ఐఐటీలు ఐఐఎస్సిలు ఐఎమ్ఎమ్లు వంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు అందరికీ అందుబాటులో ఉన్నాయని ఉన్నాయి అందరికి ఉన్నాయి అనుకుంటారు అదేంటంటే అందరూ దాన్ని రిసీవిన్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి అంటే ఆ సంస్థలు ఉపయోగపడతాయి అందరికీ ఉపయోగపడతాయి అందరికీ అందరికీ ఉపయోగపడతాయి ఏంటి అంటే కొంతమంది పెద్ద పెద్దవి కదా అని సంస్థ పెద్ద సంస్థలు కదా అని కొంతమంది ఆలోచిస్తారు ఐఐటీలు వల్ల వీటివల్ల చాలా మందికి ఉపయోగపడతాయి అందరికి ఉపయోగమే ఏంటంటే ఈ రోజుల్లో మెయిన్ ఉపయోగపడే సంస్థలు మెయిన్ సంస్థల ద్వారా వాటి వల్ల ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్లని కొన్ని పెద్ద పెద్ద సంస్థల ద్వారా అందరికీ ప్రజలకి ఉపయోగపడే పనులు కూడా చేస్తున్నారు ఐఐటి విఐటి ఇన్స్టిట్యూట్ల ద్వారా వాటిల ద్వారా సంస్థల ద్వారా ప్రజలకి మెయిన్ ప్రజలకి ఇంపార్టెంట్ ఉపయోగించుకునే పద్ధతులు ఉపయోగపడుతున్నాయి అది కొంత మంది ఏంటంటే ఆలోచించడం లేదు ఓ వీటివల్ల ఉపయోగపడుతున్నాయి అన్న పద్ధతి ధోరణి ఇంకా అందరికీ అందుబాటులోకి వస్తుంది నెమ్మదినెమ్మదిగా జరుగుతుంది అందరికి ఉపయోగపడుతుంది అం ఆ ఐఐటిలో ఆ సంస్థలు లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ప్రస్తుత ప్రజల్లో ఏ పని జరగాలన్న వాటి వల్లే జరుగుతుంది ఆ రంగా ఆ రంగాల్లోనే జరుగుతుంది అది అందరికీ అందుబాటులో అందరికి ఉంటాయని నేను నమ్ముతున్నాను అందరికీ జరుగుతుంది అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సంస్థల ద్వారా ఈ రంగంలో వారికి పోటీ తత్వం అంటే నేను డెవలప్ అవ్వాలి తరువాత మీరు డెవలప్ అవ్వాలి మీ సంస్థ డెవలప్ అవుతుంది నేను డెవలప్ అవ్వాలి అన్న పోటీ తత్వం ఎక్కువ ఉంది విద్యార్థుపై కూడా ఎక్కువ ఉంది ఏంటంటే వాళ్ళు బాగా చదువుతున్నారు నేను నెక్స్ట్ బాగా చదవాలి ఈ స్టూడెంట్ బాగా చదివితే నేను బాగా చదవాలి అని అంటే నేను గోల్ ఎక్కువ చేరుకోవాలని ఒత్తిడి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంది అలా అని దాన్ని పద్ధతిగా ఒక చాకచక్యంగా నెమ్మదిగ నెమ్మదిగా నిద్రపోయినట్లు కాకుండా ఒక ఈ రంగాల్లో చాకచక్యం ఉండాలి స్పీడ్ ఉండాలి స్పీడ్ ఉండాలి పోటీతత్వం ఉండాలి పోటీ తత్వం లేకపోతే ఈ రంగాల్లో ఈ సంస్థలో ముందుకు సాగడం కష్టం డెవలపింగ్ ఉండాలి అన్ని రకాల అభివృద్ధి చెందాలి అలా అని టెన్షన్ పడిపోకూడదు ఒక మెయిన్ మెయిన్ పవర్ ఒక మెయిన్ మైండ్ పవర్తో నెగ్గాలి అనేది నా అభిప్రాయం